నేను మా అబ్బాయి కోసం స్కూల్ బ్యాగ్ కొన్నాను అండి ఫస్ట్ అవునండి అది చాలా బాగుంది అండి చాలా గట్టిగా ఉంది ఎక్కువగా పడుతుంది బుక్స్ అవి వాటర్ బాటిల్ పెట్టుకునేది కూడా బాగుంది అండి గట్టిగా ఉంది జిప్పు కూడా ఉన్నాయండి ఎక్కువ జీపులు ఉన్నాయి అండి మొత్తం నాలుగు జీపులు పెద్దవి ఉన్నాయి చిన్నవి ఏమో రెండు ఉన్నాయి గట్టిగా ఉంది చాలా దళసరిగా ఉన్నాయి జిప్స్ కూడా అవును సార్ హాండ్స్ తగిలించుకోవడానికి అవి కూడా గట్టిగా ఉన్నాయండి అడ్జస్ట్మెంట్ కూడా ఎక్కువగా ఉంది అవునండి బ్యాగ్ కూడా చాలా లెంగ్తిగా ఉంది అండి సిక్స్ మంత్స్ వారంటీ ఇచ్చారండి ఏమైనా అయినా సరే వాళ్ళే రిటర్న్ రీప్లేస్మెంట్ ఉంటుందని ఓకే సార్ థ్యాంక్ యూ ఉంటాను అండి